నృత్యం చేయడం నేను ఎలా మొదలుపెట్టానంటే అది నేను స్కూల్ చదివే టైం నుంచి స్టార్ట్ అయిందనమాట నాకు డాన్స్ పెద్దగా వచ్చేది కాదు ఏం చేసేదాన్ని అంటే నా ఐదో తరగతిలో సిద్ధార్థ స్కూల్లో చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్ డ్యూయెట్ సాంగ్ అనమాట తనకు తన అబ్బాయి అబ్బాయి క్యారెక్టర్ చేస్తుంది నేను అమ్మాయిని అనమాట తను ఏం చేసేది అంటే ఒక సాంగ్ తీసుకున్నాం మూవీ సాంగే డ్యూయెట్ సాంగ్ తనే నాకు నేర్పించేది చిన్న చిన్న స్టెప్స్ అనమాట ఎలా వేయాలి ఎలా నడుము తిప్పాలి ఎలాగని చెప్పేసి అప్పటినుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ అనమాట ఐదదవ తరగతి నుంచి తరచు వేసేదాన్ని తర్వాత ఆరో తరగతి ఏడో తరగతి సిద్ధార్థ స్కూల్లోని ఆ మూడు సంవత్సరాలు స్కూల్ ఫంక్షన్ అప్పుడు ఇలాగ తేజుతోనే ఎక్కువ నేను చేసేదాన్ని డాన్స్ తర్వాత వచ్చేసి గ్రూప్ డాన్స్లో అక్కడక్కడ మధ్య మధ్యలో నిలబెట్టి చేపిచ్చేవారు అనమాట తర్వాత ఏడో తరగతి జ్ఞాన జ్యోతి స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం జరిగింది అంటే ఒక గ్రూప్ సాంగే గర్ల్స్ మొత్తం గర్ల్సే అబ్బాయిలు ఎవరు లేరు ఆ సాంగ్ వచ్చేసి అందరూ ఒకేలాగ డ్రెస్ వేసుకొని స్టెప్స్ వెయ్యాలి అనమాట మా మధు సార్ అని ఒక సార్ ఉన్నారు తన దగ్గరపోయి సాయంత్రంలో మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఆరు గంటలకి ట్యూషన్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం సార్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఎనిమిది గంటలకట్లా ఇంటికి వచ్చేవాళ్ళమనమాట సార్ సార్ చాలా బాగా డాన్స్ చేసేవారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన చేసే స్టెప్స్ అన్ని నేను కాపీ చేసి తర్వాత వేసి చూసేదాన్ని ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు కూడా డాన్స్ బాగా చేస్తాము మేము స్టేజ్ స్టేజిలో అంతా పర్ఫామెన్స్ చేస్తా ప్రతి ఫంక్షన్కి చేస్తామనమాట స్కూల్లో మా టీంలో నేను తేజు ఇంకో అమ్మాయి కృష్ణవేణి అని చెప్పేసి మేము ముగ్గురం చాలా బాగా నృ నృత్యం చే నృత్యం చేసే వాళ్ళం అనమాట ఇదండీ నా ఎక్స్పీరియన్స్